రవాణా రవాణా సౌకర్యాల వల్ల చాలా అవసరంగా ఉంటుంది ఎందుకంటే వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫోర్ అనేవి వెయ్కల్సు వృద్ధులకి ప్రెగ్నెంట్ లేడీస్కి అలాగే ఎప్పుడైనా సాధారణంగా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కూడా ఎమర్జెన్సీగా ఎమర్జెన్సీగా రావాలంటే కాల్ చేసిన వెంటనే వచ్చి తీసుకొని తొందరగా వెళుతున్నారు దానివల్ల ఎంతో అవసరం పడుతున్నాయి వీటివల్ల ఎంతో తక్కువ సమయంలోనే హాస్పిటల్కి చేరుకుంటున్నారు ఎమర్జెన్సీగా వెళ్ళడానికి వెయ్కల్స్లో కన్నా అలాగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ వెయ్కల్స్ వచ్చి తీసుకెళ్ళడం వల్ల తక్కువ సమయంలోనే హాస్పిటల్కి చేరుకొని వాళ్ళు విద్యను సహకరిస్తున్నారు అలాగే మా ఊరి చివరన కూడా హే హెల్త్ సెంటర్ ఉండడం వల్ల మేము ఏదైనా అత్యవసర చిన్న చిన్న ఆరోగ్యాలు అనారోగ్యాలుగా ఉంటే నార్మల్గా బైక్ మీద వెళితే ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాము అక్కడ వెళ్ళి చెక్ చేసుకుంటాము దీనివల్ల మాకు ఎటువంటి ఇబ్బందీ లేదు అంతే ఇంకా ఇంకా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ టూ వెయ్కల్స్ వల్ల మాకు ఎంతో చక్కగా ఉంటుంది అలాగే ఎంతో అవసరంగా ఉంటుంది కాబట్టి దానివల్ల ఎంతో అవసరంగా ఉంటుంది కాబట్టి పిల్లలకి కూడా అత్యవసరంగా హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటే తక్కువ సమయంలోనే వెళ్ళడానికి అవకాశంగా ఉంటుంది